ఈ ఐపీఎల్ వంటి గొప్ప గొప్ప ఆటల వల్ల భారతదేశం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది ఎందుకనగా ఈ ఐపీఎల్ ఒక చూపు ప్రతి ఒక్కదాని మీద ప్రభావం చూపుతుంది ఎందుకనగా ఒక ఐపీఎల్ మా ఒక ఐపీఎల్ ద్వారా ఎన్నో నడుస్తాయి ఒక ఐపీఎల్కి ఎంతోమంది స్పాన్సర్షిప్ చేస్తారు దీనివల్ల ఆటలో గెలిచిన ఓడిన ఐపీఎల్ మ్యాచ్ని చూడడానికి ఎంతోమంది వస్తారు ఎంతో స్పాన్సర్షిప్ వస్తాయి దానివల్ల పెట్టిన వారి అందరికీ లాభాలు వస్తాయి లాభాలు వల్ల భారతదేశానికి ఈ ఆటలు క చేయటం వల్ల ఈ దే ఈ దేశపు ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడుతుంది ఇలాగ ఆటలు ఎంతో ఇష్టపడతారు భారతీయులు ప్రపంచ దేశం అంతా మన ఐపీఎల్ మ్యాచ్ని చూడడానికి ఇష్టపడుతుంది ఎందుకనగా ప్రతి మన ఐపీఎల్ మ్యాచ్కు వచ్చే ప్రతి ఒక్క స్పాన్సర్షిప్స్ మరియు పార్ట్నర్స్ ఐపీఎల్ మ్యాచ్కి ఆకట్టుకునేలాగా చేస్తాయి ప్రతి ఒక్క ఐపీఎల్ మ్యాచ్కు ఒక్కొక్క బహుమతులు ఇస్తారు